హలో ట్రావెల్ ఏజెన్సీయా అండీ మేము మా స్నేహితుల కుటుంబము కలిసి అందరూ దగ్గరగా ఉన్న మారేడుమిల్లి చూడడానికి అని సందర్శనార్థం వెళ్ళాలి అనుకుంటున్నాం మాకు రెండు రోజులకుగాను ఒక కార్ కావాలి ఒక పెద్ద కార్ కావాలి ఒక పది మందికి సరిపడగా ఉండాలి అది రోజుకి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు కారు నిమిత్తం రోజుకి పదివేలు తీసుకుంటారు రెండు రోజులకి ఇరవై వేలు ఓకే రెండు రోజులకి ఇరవై వేలు తీసుకుంటారు అలాగే అయితే మాకు ఎప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరేది మీకు చెబుతాము మాకు దారిలో వెళ్ళేటప్పుడు అన్ని చూపిస్తూ అక్కడికి వెళ్ళాలి వెళ్ళాక అక్కడ వేకెన్సీ నిమిత్తం ఉండవలసి వస్తుంది అక్కడ స్టే చేసి ఆ రోజుకు కాను మరునాడు కూడా చూసుకొని సాయంత్రానికి బయలుదేరి వస్తాము మీరు ఒక మంచి డ్రైవర్ని పంపించగలరు మాకు కొంచెం పిల్లలతో ఉన్నాం కాబట్టి ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా ఓకే ఎంత అడగ